మనం ప్రయాణించడానికి ముఖ్యంగా మొదటి నుంచి వాడుతూ వస్తున్నది ఏంటంటే సైకిలు ఈ సైకిళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఈజీగా మన దగ్గరలో ప్రయాణం చేయవచ్చు దీనివల్ల మనకు ఎటువంటి ట్రాఫిక్ అవరోధాలు కానీ అవి ఏముండవు ఆరోగ్య పరంగానూ సైక్లింగ్ అనేది చాలా మంచిది దీనికి తోడు ఇంకొంచెం దూరం పోవాలనుకుంటే బైకు మీద ప్రయాణించ వచ్చు బైకు మీదంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు ఒక పదిహేను కిలో మీటర్లు వెళ్ళేసి అర్జెంట్గా పని చేసుకోని రావడానికి కుదురుతుంది ఎందుకంటే ఇప్పుడు బస్సులో ప్రయాణించ వచ్చు అంటే బస్సులో ప్రయాణించే వా వాటికి స్టాపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము అనుకొనేదానికి అక్కడ చేరుకోలేము ఆ పని కూడా చేసుకొని మళ్ళీ దాని కోసం వెయిట్ చేస్తూ ఉండాలి బస్సు అయితే అదే బైకు అనుకోండి ఒక ఫ్రెండ్స్తో కలిసి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటా వెళ్ళిపోయి ఆ పనిని అంటే రెండు గంటలు పట్టేదాన్ని ఒక గంటలో చేసుకోని మళ్ళీ ఈజీగా మన గమ్యానికి చేరుకోవచ్చు అదేవిధంగా ఆ పని చూసుకొని మళ్ళీ ఇంటికి రావొచ్చు దీనివల్ల బైక్ వల్ల కూడా ఈ విధంగా ఉపయోగాలున్నాయి దాని తరువాత ఇంకొంచెం దూరం ప్రయాణించాలి సపోజు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వెళ్ళాలి ఇది సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ వెళ్తే ఇబ్బందులు ఎక్కువ కాబట్టి ఈ బస్సులో ప్రయాణించడం మంచిది బస్సులో ప్రయాణించడం వళ్లేంటంటే ఇప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు ఆ తరువాత తోడు ప్రయాణికులు ఉంటారు కాబట్టి ఏదైనా డా దారిలో బాగా మేము మాట్లాడుకుంటూ ఏదైనా సందర్భపరంగా మాట్లాడుకుంటూ ప్రయాణించడానికి బాగుంటుంది ఆ తరువాత ఇంకొంచెం దూరం వెళ్ళాలి అన్నా కానీ దీంట్లో ఇప్పుడు ఎక్కువ లాంగు సపోసు ఐదు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు వెళ్లాలంటే ఈ బస్సులో కూడానూ కూర్చోవడం సౌకర్యం ఉండదు కాబట్టి మనం రైలు ప్రయాణం మంచిది దీంట్లో ఏంటంటే రైలు ప్రయాణంలో మనం స్లీపర్గా బుక్ చేసుకొనేసి టిక్కెటు దాంట్లో వెళ్ళినప్పుడు హ్యాపీగా పడుకొనన్నా వెళ్లవచ్చు కూర్చొని అయినా వెళ్లవచ్చు ఆ తరువాత దీంట్లో ఈ ట్రైన్లో ఏందంటే ఇప్పుడు మన కాలకృత్యాలు ఏమైనా తీయా తీర్చుకోవాలి అలాంటపుడు బస్సులో వీలుకాదు కాబట్టి అదే ట్రైన్లో అయితే ఆ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం దాంట్లో ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు దప్పికేసింది అదే బస్సులో అయితే ఎక్కడా ఆపుకోలేం అదే ట్రైన్లో అయితే మనం అప్స్టేషన్లో ఆగిపోతే అక్కడ మనకు ఏది కావాల్నో తీసుకొని రావచ్చు లేదంటే ట్రైన్లోనే వాళ్ళు అముతుంటారు కాబట్టి అది తీసుకోని మనం తిండం గానీ తాగడం గానీ చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు అంతకుమించి ఎక్కువ దూరం ప్రయాణించే మామూలుగా బస్సులో కానీ ట్రైన్లో కానీ కంపల్సరీ ఎటుకాదన్న రెండు మూడు గంటలు లేకపోతే రెండు మూడు రోజులు పెట్టే విధంగా ఉంటే వీటి బదులుగా మనం వాడే రవాణా సౌకర్యం ఏంటంటే విమానాలు విమానం వల్ల ఏంటంటే ఇప్పుడు గంటల్లో రోజుల్లో జరిగే ప్రయాణాలు ఇవి కొన్ని గంటల్లోనే అక్కడ మనకు వీలు అవుతుంది ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ వెళ్లాలంటే ఇక్కడ నుంచి మనం పోవాలంటే కనీసం మూడు నెలలు బస్సు ద్వారా పట్టుద్ది అదేవిధంగా ట్రై ఫ్లైట్లో అయితే రెండున్నర గంట మూడున్నర గంటలో చేరుకుంటాము అక్కడ పనులు చూసుకొని మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉండాలో చూసుకొని అక్కడ బిజినెస్సు ఉన్నా కానీయండి లేకుంటే ఎక్కడైనా ఏదైనా చూసుకొని మళ్ళీ తొందరగా మనం రావడానికి బాగుంటుంది అదే ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లాలి అనుకోండి ట్రైన్లో అయితే కనీసం ఒకటిన్నర రోజు లేదా రె రెండు రోజులు పట్టవచ్చు అదే విమానంలో అయితే కొన్ని గంటల్లో చేరుకొని అక్కడ మనం చేసుకోవాల్సిన ఏ కార్యక్రమం ఉన్నా చూసుకునేసి మళ్ళీ అక్కడ టైం చూసుకొనేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్లో మన గమ్యానికి చేరుకోగలం ఈ విధంగా మనకు ఎక్కువుగా తక్కువ సమయంలో ప్రయాణించి మనం మన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఒక ఏవి బాగా గుర్తుండి పోయే ఒక వాహనం ఏంటంటే అది ఫ్లైటు విమానం అనే దాని వల్ల మనం చాలా లాభాలు పొందగలం